చెప్పండి సార్ చెప్పండి సార్ మా పేరు బాబు అండి మాకు ఫ్లవర్స్ షాప్ ఉంది అవునా అండి సంక్రాంతి పండక్కి పూలు కొనాలనుకుంటున్నారు సార్ చామంతి వచ్చి ఐదు వందల రూపాయలు సార్ అలాని రోస్ వచ్చి ఆరు వందల రూపాయలు మల్లె మల్లె పువ్వులొచ్చి వెయ్యి రూపాయలు సార్ కేజీ ఐదు వందలండి మల్లి వచ్చి వెయ్యి రుపాయలండి వెయ్యి రూపాయలు వెయ్యి రుపాయలండి రోస్ వచ్చి ఆరు వందల రూపాయలండి కేజీ ఓకే ఓకే ఓకే సార్ సార్ ఓకే సార్ చామంతి వ చామంతి వచ్చి ఫోర్ హండ్రడ్ ఓకే సార్ బట్ రోస్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకోండి సార్ కేజీ మల్లీ అంతా బాగుంది కాని మల్లీ వచ్చి అంతా రేటుకి దొరకదు దొరకదు సార్ సారీ సార్ మల్లీ వచ్చి థౌసండ్ రూపీస్ మాకొచ్చేది లాభం రాదు సార్ మేం తెచ్చేదే అక్కడ నుండి మేము థౌసండ్ టూ హండ్రడ్ పాటు ఇచ్చి తెచ్చుకుంటాము ఇక్కడొచ్చి నేను థౌసండ్కే అమ్ముతున్నాము సార్ మీరు అర్ధం చేసుకోండి సార్ సెవెన్ హండ్రెడ్ కంటే రాదు సార్ నైన్ ఫిఫ్టీ నైన్ ఎయిటీ అట్ట పెట్టుకోండి సార్ కేజీ

సరే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్ మల్లీ ఎయిట్ ఎయిట్ హండ్రడ్ పెట్టుకోండి సార్ మీకు వద్దు మాకు వద్దు ఎయిట్ హండ్రడ్ ఓకే సార్ మీరు అడ్రస్ చెప్పారంటే మీ అడ్రస్కి మేము ప్యాక్ చేసి మేము మా కస్టమర్స్ ద్వారా మేము మీకు పంపించేస్తాను సార్ ఎస్ సార్ మీరు మాకు టెక్స్ట్ చేసేయండి సార్ మీరు అడ్రస్ మాకు టెక్స్ట్ చేసేయండి మా నంబర్ మీ కాంటాక్ట్ ఓ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి